పెట్రోల్ ధర పెరుగుదల మా నా విషయంలో అయితే బైకింగ్ను ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ ధర పెరగడం వల్ల మనం ఎక్కువగా పెట్రోల్ లీటర్ లీటర్లు కొట్టిచ్చుకోలేము ఎందుకంటే పైసలు కూడా ఎక్కువనే కదా ధర ధర పెరిగినప్పుడు మనం ఎక్కువగా ఆలోచిస్తాం కదా అయ్యో పైసలు పెరిగినాయి పెట్టాలా వద్ద అన్నట్టుగా ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితేనేమో మిడిల్ క్లాస్ అయితే మాత్రం పెట్టాలా వద్దాన్నా వద్దనట్టు చూస్తారు ఒకవేల బాగా డబ్బున్న వాళ్ళయితే వాళ్ళు వాళ్ళకేం ఫరక్ ఉండదు గానీ ఒకవేళ గా చిన్న వాళ్ళుగా చిన్న కుటుంబాలు ఉంటాయిగా వాళ్ళుగా వాళ్ళయితే ఇంక నడుచుకుంటా పోతరుగాని వాళ్ళయితే పెట్రోలు కొట్టిచ్చుకునే పోరు అసలు బైక్లోన ఇలా మన పెట్రోల్ ధర పెరుగుదల వల్ల మన విషయంలో బైకింగ్ విషయంలో లయితే ప్రభావితం చేస్తాయి ఇంకా అధిక ఇంధన వి వినియోగం వల్ల కూడా పర్యావరణానికి హానికరం జరుగుతుంది ఇప్పుడు ఎక్కువగా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు జనమనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది మన దేశంలో చూసుకున్నట్టయితే ఏ ప్రాంతంలో చూసినా ఏ చాలా ఎక్కువగా పెరుగుతుంది ఈ జనాభా అనేది ఈ జనాభా పెరగడం వల్ల ఈ బండ్లు ఇళ్ళు కూడా ఎక్కువగా ఎక్కువ మొత్తంలో పెరుగుతూ ఉన్నాయి వీటి వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో ఎంత ఇక సో మీరే అర్ధం చేసుకోవాలి ఇక దానికి ఎంత పెట్రోలు తీసుకుంటదో బండ్లు అవన్నీ ఇక అంత పొల్యూషన్ ఎప్పటికి రిలీజవుతనే ఉంటుంది అంటే బయటికొస్తునే ఉంటుంది ఇక వాటి వల్ల ఇక పర్యావరణానికి ఇక నష్టం కాపోతే ఇంకేం జరుగుతుంది ఇక వాటి మనం మన చేతులతో చేసుకొనే పరి మన చేతులారా చెడగొట్టుకుంటున్నాం ఈ పర్యావరణాన్ని ఇప్పుడు కాకుండ ఇక ఇప్పుడు చూసుకుంటే కొన్ని కొన్ని కొన్ని కొన్ని కంపెనీలు మంచి మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొస్తూ వున్నాయి అది చాలా మంచి ఉపాయం అది నాకు తెలిసినంత వరకయితే అది ఏ మాత్రం పొల్యూషన్ చేయడు చేయదు అది చాలా బాగుంటుందది మళ్ళా ఛార్జ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోడమనే దానికి ఇదయితేనేమో వీటిల్లో పెట్రోలు కొట్టించుకుంటే కొన్ని బండ్లు ఎప్పడివో ఉంటాయి బండ్లు పాత బండ్లకయితే ఇంక ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది ఈ ఈ పొల్యూషన్ అనేది దీనివల్ల పర్యావరణానికి చాలా బాగా హాని జరుగుతూ ఉంటుంది పిట్టలు పక్షులు గానీ ఇవన్నీ అంతరించిపోతున్నాయేమో అని మనం చూసుకున్నట్టయితే చానా పక్షులు అంతరించిపోతున్నాయి అలాగే జంతువులు కూడ చెట్లు కూడా చనిపోతాయి వీటి వల్ల కూడా ఎక్కువగా ఎక్కువ కార్బన్ రిలీజయితే మాత్రం ఇక మన చేతులారా చా హాని చేసుకుంటాం పర్యావరణాన్ని దీనివల్ల మనకే చక్కగా ఆక్సిజన్ కూడా రావట్లేదు పర్యావరణంలో మనం కూడా ఒక కోణం కదా మనం మనం మన చేతులారా మనమే చంపుకున్నట్టున్నది మనమే మన మెడకాయ మీద చేతులెట్టుకున్నట్టు ఉన్నది ఇది చూస్తుంటే మాత్రం ఇక పెట్రోల్ ధరలు కూడా కొంచెం తగ్గీయాలి ఎందుకంటే చాలా చాలా మంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారు వాళ్ళకి కొంతమంది కొంచెం లే తక్కువగా కొట్టించుకుంటరు వాళ్ళెంత కావలనో అంతనే కాపోతే ఒక బైక్ మరి ఎంత తీసుకుంటుందో అప్పుడప్పుడు చెప్పలేము వాటిని మధ్యలో ఆగుతూ ఉంటాయి మనం చాలా మందిని చూస్తూ ఉంటాము వాళ్ళు ఉత్తగా పెట్రోల్ అయిపోయిందని అటు ఇటు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళ యొక్క బండ్లని ఇలా ఇవన్నీ అరికట్టాలంటే మాత్రం పెట్రోల్ ధరలు తగ్గించాల్సిందే ఆ తగ్గుతనే వాళ్ళు కొంచెం ఎక్కువ కొట్టిచ్చుకుంటరు ఎక్కువ మొత్తంలో కొట్టిచ్చుకుని వాళ్ళు ఇలా తిరుగుతారు వాళ్ళు ఏ బధ ఏ బాధ ఉండదు వాళ్ళకు కూడా కొంచెం హాయి సంతోషానిస్తది ఒకవేళ పెట్రోల్ ధరలు తగ్గుతే మాత్రం పెట్రోల్ ధర ధరలు తగ్గించినా గానీ ఎప్పుడయినా గానీ పాయింట్లలో తగ్గిస్తూ ఉంటారు వీళ్ళు అదే పెంచడం మాత్రం అయితే పైసలలో పెంచుతూ ఉంటరు ఇదే నాకు చాలా కొంచెం కోపం వస్తుంది ఇక్కడ ఈ ఈ విషయంలో మాత్రం పెంచుడు మాత్రం పైసలలో పెంచుతరు ఇక్కడ ఇదేమో తగ్గించడం మాత్రం పాయింట్లలో తగ్గిస్తూ ఉంటారు ఇదెక్కడి న్యాయమో నాకర్థం కాదు అసలు ఎందుకో ఇట్ల చేస్తారో నాకు అప్పుడప్పుడు అర్ధమే కాదు అంతే ఇంకవి ప్రయాణాన్ని చాలా ఇప్పుడు ఒక బండ్లే కాదు బండ్లే కాకుండా కార్లు చూసుకున్నా గానీ పెద్ద పెద్ద లారీలు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో తిరుగుతూ ఉన్నాయి ఎక్కువగా ఇక సిటీలో చూసుకున్నట్టయితే ఇక ఎక్కువ మొత్తం ఎప్పడికి ట్రాఫిక్ జాం లేని ఇవన్నీ చూసుకుంటే మాత్రం పర్యావరణానికి ఎన్ని మనం చూసుకోవచ్చు ఎన్ని రోజుకు ఎన్ని వెహికల్స్ ఎన్ని బండ్లు తిరుగుతూ ఉన్నాయో అటు ఇటు దీనివల్ల పర్యావరణానికి చాని హానికరం జరుగుతుంది అంతే ఇంక